హలో సార్ నేను నేను టాం ఇన్సురెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను సార్ దానికోసం ఏమేమి అవసరం ద మాకు లాభం ఏంటి సార్ దానివల్ల నేను ఫ్యామిలీ మెంబర్స్ కోసం కూడా సార్

ఓకే సార్ నా వయసు తర్టీ ఇయర్స్ ఉంటుంది సార్ టెన్ తౌజండ్ సార్ ఉంటుంది సార్ కట్టేస్తాం సార్ ఓకే సార్ పత్రాలు ఏమేమి అవసరం సార్ దానికోసం ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ త్యాంక్ యూ